భవిష్యత్తులో నాకు పాడటానికి ఉన్న లక్ష్యాలు చాలా ఉన్నాయి కోరికలు వామ్మో ఎన్నో ఎందుకంటే నాకు పాడడం అంటే చాలా ఇష్టం వాటికి కావలసిన లక్ష్యం అవకాశాలు వస్తాయా లేదా అని ఎదురు చూశాను ఎందుకంటే కోరిక మాత్రం ఉంటే సరిపోదు లక్ష్యాన్ని జయించాలన్న ఆశయం మాత్రం ఉంటే సరిపోదు దానికి తగిన అవకాశాలు కూడా రావాలి అటువంటి అవకాశాలు నాకు ఇంకా దొరకలేదు కానీ ఆ అవకాశం కోసం చూశాను ఎదురు చూసే కొద్ది అవకాశాలు మనకి రాకపోవచ్చు కానీ ఏనాటికైనా అవకాశం అనేది మనకు వచ్చిన యెడల మనం ఆ లక్ష్యాన్ని మనం చేరుకోగలం నేను మా టీవీలో ఇచ్చిన ఒక పత్రికా యాడుని బట్టి నేనది సందర్శించి ఆ పాటల పోటీకి పాల్గొన్నారు వాళ్ళు నా గాత్రానికి మెచ్చి నన్ను పాడటానికి అవకాశమిచ్చారు ఎదురుచూపులో అంతటి మహిమ ఉందని నాకు అప్పుడే తెలిసింది కాబట్టి మన కోరికను ముందు లక్ష్యంగా మలుచుకోవాలి లక్ష్యంగా మలుచుకున్న ఆ కోరికకు మనం అవకాశం కోసం ఎదురు చూడాలి వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో ఉపయోగ పరుచుకోవాలి అలా చేసిన యెడల మన లక్ష్యాన్ని చాలా తొందరగా మనం చేరుకోగలం కావున మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందుగా మీ కోరికను బలం చేసుకోండి బలం పరుచుకోండి అప్పుడే మీ లక్ష్యాన్ని మీరు సాధించగలరు